నేను ఎక్కువుగా ప్రయాణించడానికి సాదరణంగా వాడే రవణా విధానం ఏంటంటే బైక్ కార్ బస్ ట్రైన్ ఫ్లైట్ సో వీటిలోని ట్రావెల్ చేశానండి రీసెంట్గా నేను షిప్లో ట్రావెల్ చేశాను సో నాకు వాటిలో గుర్తుండిపోయేది ఏంటంటే నైట్ టైమ్స్లో బైక్లో వెళ్లడం కాని ఫ్లైట్లో వెళ్లడం అండి సో నైట్ టైమ్స్లో ఫ్రెండ్స్తో కలిసి అలా బైక్లో కాని కార్లో కాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మర్చిపోయి అన్ని మర్చిపోయి సరదాగా సరదాగా ఓల్డ్ ఫ్రెండ్స్తో కలిసి ఒక లాంగ్ ట్రిప్పుకి వెళ్ళి ట్రిప్పుకి వెళ్ళి లాంగ్ ట్రిప్పు రీసెంటుగా మేమంతా మా ఫ్యామిలీ మొత్తం కలిసి కేరళ వెల్లామండి సో ఎలా వెల్లామంటే ఒక ఫా ఒక నలభైమంది దాకా వెళ్లామనమాట ట్రావెల్ చేశాం సో నలభైమంది ఫ్యామిలీ మెంబర్సు అందరం కలిసి ఒక ట్రైన్ బుక్ చేసుకుని అక్కడికి బస్ బుక్ చేసుకున్నాం అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటదండి ఎంత సేఫెస్ట్ అంటే నేను అప్పుడు తెలిసింది ఒక లాంగ్ జర్నీకి ఒక లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఒక లాంగ్ జర్నీ చేసేటప్పుడు ట్రైన్ ఎంత కన్వీనియంట్ అంటే సో చాలామందికి మధ్యలో హెల్త్ ఇష్యూస్ వచ్చాయి హెల్త్ ఇష్యూస్ ఆ హెల్త్ ఇష్యూస్కి అక్కడ కన్వీనియంట్గా మాకైతే ఒక నర్స్ ఉన్నారనమాట సో మనము పడుకోటానికి కాని కూర్చోటానికి కాని అన్నిటికి అన్ని విధాల సౌకర్యం ఉంటదనమాట సో రెస్ట్రూమ్కి వెళ్ళటానికి కాని సో అన్ని సౌకర్యంగా ఉంటుంది అలాగే ప్రెజెంట్ ఉన్న బస్సెస్ ఎలా ఉన్నాయంటే సిట్టింగ్ నుంచి స్లీపర్ బస్సెస్ వచ్చాయనమాట సో ఇంతకముందు కూర్చుని వెల్లేవాళ్లు ఇప్పుడు బస్లో పడుకుని వెళుతున్నారు ఆ పడుకునేటప్పుడు కూడ వాళ్ళకి ఈ ఏసీ వాళ్ళకి మధ్య మధ్యలో బోరు కొట్టకుండా టీవీ మొబైల్కి ప్లగ్ పాయింటు వర్క్ చేసేవాళ్లకి లాప్టాప్కి ప్లగ్ పాయింటు ప్లగ్ పాయింటు సో బస్లో రెస్ట్రూమ్సు ఇలాంటి అవైలబిలిటీ అనమాట మధ్యలో బస్ మధ్య మధ్యలో ఆపటం ఇలా ఆపటం వలన వాళ్లు ఏదైనా లంచ్ కాని డిన్నర్ కాని చేసేదానికి వీలైనట్టుగా సో అలా ఉంటుందనమాట సో గుర్తుండిపోయేది ఏంటి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కేరళ ట్రిప్ అండి సో ఆ కేరళ ట్రిప్లో మేము ఫోర్ డేస్ ప్ల్యాన్ చేసుకున్నాము ఆ ఫోర్ డేస్లో ఐ థింక్ థర్స్డే నైట్ ఇక్కడ థర్స్డే నైట్ ఒక థర్స్డే నైట్ ఇక్కడ ప్ల్యాన్ చేసేసుకుని థర్స్డేనే ట్రైన్ ఎక్కాము ఫ్రైడే మార్నింగ్ అక్కడ ల్యాండ్ అయ్యాం అనమాట సో ఫ్రైడే సాటర్డే సన్డే ఉన్నాం సన్డే ఈవెనింగ్ అక్కడ మళ్ళి ట్రైన్ ఎక్కేసి మన్డే మార్నింగ్ దిగేశాం అనమాట సో ఈ మూడు రోజులు ప్రయాణం ఏంటంటే సో ట్రైన్లో మేము నలభైమంది కాబట్టి సో నలభైమంది ఒక్కోరు ఒక్క సీట్ వచ్చింది అక్కడే ఫుడ్డు చేస్తునం అనేసి ట్రైన్లో మేము ఫుడ్డు అలాట్ చేస్తున్నాం అనేసి నైట్ పడుకున్నాం పొద్దున్న లేచాం అనమాట అక్కడ వెళ్ళిన తరవాత సో అక్కడ వన్ వన్ డే ట్వెంటీ ఫోర్ అవర్స్ బోట్ ట్రావెలింగ్ అనమాట బోట్ ట్రావెలింగ్ సో ఆ వన్ డే మొత్తము బోటు లో ఉంటదనమాట సో మనం ట్రావెల్ చేసి షికార్లు అవి చూపిస్తారు అనమాట సో ఆ బోటు మొత్తం మా ఫ్యామిలీ మెంబర్సే మొత్తం ఫార్టీ మెంబర్స్ ఆ బోట్లోనే ఉన్నామనమాట బోట్లో ఫార్టీ మెంబర్స్ ఉన్నాం ఆ ఫుడ్డు కాని ఆ లంచ్ కాని డిన్నర్ మొత్తం బోటులోనే మొత్తం బోట్లోనే మాకు అన్ని అన్ని సరిపోయిని సో అవి ఇంకా బాగుందండి అప్పుడు తెలిసింది సో ట్రావెల్ చేయడం వల్ల ప్ర ప్రయాణించడం వల్ల సో మనకి ఎంత అనుభూతి వస్తుంది ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది దాన్ని వల్ల ఎంత ఉపయోగం వస్తుందో అప్పుడు తెలుస్తుంది అనమాట సో మరుసటి రోజు ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మేము టూరిస్ట్ బస్లో వెళ్లాం అప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ ఒకా డిఫరెంట్ లొకేషన్కి మనం ఆస్వాదిస్తూ ఉన్నప్పుడు మనకి ఇటువంటి లొకేషన్ ఉందా అన్నప్పుడు ఒక మంచి అవగాహన వచ్చిందనమాట సో నెక్స్ట్ టైమ్ నేను నెక్స్ట్ ఇంకా గట్టిగా ప్ల్యాన్ చేద్దాం అని ఒక ఐడియా వచ్చింది అక్కడనుంచి మళ్ళి బస్లోని వచ్చి మళ్ళి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడనుంచి మళ్ళి రిటర్న్ ట్రైన్ అనమాట సో పోవడానికి ఉన్నప్పుడు ఉల్లాసము రావటం లేదండి ఎందుకంటే పోవడం ఎప్పుడూ కూ ఒక క్యూరియాసిటీ ఎప్పుడెప్పుడు చూస్తామా ఎం చూస్తామా అని చెప్పేసి వచ్చేటప్పుడు అన్ని వదిలేసి వచ్చేస్తాం అనే ఫీలింగ్ అనమాట సో ఇది ప్రయాణించటానికి ఎక్కువ సాదరణంగా వాడే రవాణ విధానాలు అలాగే నా యొక్క నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్లో గుర్తుండిపోయే విషయం అనమాట